హలో అన్న హలో సార్ మొబైల్ ఫోన్ కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్ ఏమి లేదు సార్ మన వివోలో మో ఇప్పుడు బెస్ట్ మోడల్ అంటే ఏ మోడల్ సార్ సార్ ఓకే సార్ అదే స్నాప్డ్రాగన్ అట్లా డ్రా ప్రాసెసర్ ఏంటి సార్ దాంట్లో అదే సార్ మన మొబైలు ఎట్లుంది సార్ మన ఫైవ్ జియా ఫోర్ జియా

హెచ్పీ డేటా మెగాపిక్సెల్ ఎంత సార్ రియల్ కెమెరా సార్

ఇంకా వేరే మోడల్స్ ఏమన్న ఉన్నాయా సార్ వేరే మొబైల్స్ రెడ్మీలో ఇప్పుడు రెడ్మీలో ఏ మోడల్ మంచిగా ఉంది సార్ ఫైవ్ ఎక్స్ అంటే రెడ్మీ సరే ఫైవ్ జీ మొబైల్ సార్ మెగాపిక్సెల్ ఎంత సార్ రియల్ మెకాపిక్సన్ బ్యాక్ ఫ్రెంట్ తక్కువలో ఉన్నాయా సార్ మన పోర్ట్రేట్ కెమెరా వైల్డ్ సార్ కె వైల్డ్ కెమెరానా అహా వైల్డ్ కెమెరా కలర్ వోల్టేజ్ ఎంత సార్ చార్జింగ్ వోల్టేజ్ బ్యాటరీ బ్యాకప్పు

వన్ ట్వంటీ ఫాస్ట్ చార్జర్ వన్ ట్వంటీ బ్యాటరీ బ్యాకప్ ఎన్ని రోజులు సార్ మన ఐక్యూలో ఏమి మంచిగా ఉంది సార్ ఎబోవ్ సీ త్రియా ఓ సిక్స్ జియా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిందా సార్ ప్రాసెసర్ ఏంటి సార్ దానిది ప్రాసెసర్

సరే సార్ ఓకే సార్ ఓకే సార్ బాయ్